చిత్తూరుజిల్లాలో రవాణాసౌకర్యానికి ఎక్కువగా వినియోగిచ్ వినియోగిస్తారు సైకిళ్ళు ద్విచక్ర వాహనం కారు మరియు బస్సు చిత్తూరుజిల్లాలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి బస్సు సౌకర్యం వినియోగిస్తారు ఎక్కువగా స్థానికంగా ప్రజలు బస్లో వెళ్ళడానికి ఎక్కువగా అలవాటు పడతా ఉంటారు ఏ ఇక్కడ మాకు ఇప్పుడు ప్రభుత్వము రవాణా సౌకర్యం కూడా బాగా మంచిగా కలిగించడాన్ని బట్టి కొంతమంది వాళ్ళ అందుబాటులో ఒకవేల దగ్గరగా ఉంటే ఆ టూ వీలర్స్ లో కూడా ద్విచక్ర వాహనంలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కొంతమంది సైకిల్లో వెళ్తా ఉంటారు ఎందుకంటే మంచిగా రోడ్డు సౌకర్యం ఉంది కాబట్టి వెళ్తా ఉంటారు కొంతమంది నడుస్తూ కూడా వెళ్తూ ఉంటారు ఈ విధంగా స్థానిక ప్రజలు వాళ్ళకి అందుబాటూలో ఉండే విదంగా వాళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ప్రజలు వాళ్ళ సౌకర్యాన్ని బట్టి వాళ్ళ సౌకర్యాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది ఈవిధంగా వాళ్ళ యొక్క రీతిని బట్టి ఉండడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి మంచి సౌకర్యాలు ప్రజలకి అందించడం దాన్ని బట్టి వాళ్ళు సౌకర్యంగా మంచిగా ఈ దినంలో వల్లళ్ళ వాళ్ళ వాహనంలో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది